తెలుగు భాష అనేది ద్రావిడ భాషలలో ఒకటి ఇది చాలా గొప్ప చరిత్రను కలిగి ఉంది అయితే కాలక్రమేణ ఇతర భారతీయ భాషల ప్రభావం తెలుగు మీద పడింది ముఖ్యంగా సంస్కృతం హిందీ ఉర్దూ ఇంగ్లీష్ వంటి భాషల పదాలు తెలుగులోకి వచ్చి కలిసిపోయాయి ఉదాహరణకు శుభోదయం నమస్కారం వంటి పదాలు సంస్కృతం నుండి వచ్చాయి అలాగే ట్రైన్ బస్ ఓకే ప్లీజ్ వంటి ఇంగ్లీష్ పదాలు నేటి తెలుగు సంభాషణలో సాధారణంగా వినిపిస్తున్నాయి వ్యాకారణ పరంగా చూస్తే తెలుగులో వాక్య నిర్మాణంలో కూడా కొంత మార్పు కనిపిస్తుంది కొన్నిసార్లు ఇంగ్లీష్ శైలి వాక్య నిర్మాణం తెలుగులోనూ తెలుగు మాటల్లోనూ కనిపిస్తుంది ఉదాహరణకి నేను ఫ్రెండ్తో టాక్ చేస్తున్నాను అన్న వాక్యం పూర్తిగా తెలుగు కాదు కానీ చాలామందికి సులభంగా అర్థంమవుతుంది ఇది భాష మార్పు నాకు నిర్దర్శనం ఇది భాష అభివృద్ధిలో సహజం ఇతర భాషలతో సంభాషణలు జరిగితే ఈ ప్రభావం తప్పనిసరి అయితే మనం మన భాష ప్రత్యేకతను సంప్రదాయ పదాలను పరిరక్షించుకోవాలి అది మన బాధ్యత పిల్లలకు శుద్ధమైన తెలుగు నేర్పించడం కూడా చాలా అవసరం నేటి తర పిల్లలకు శుద్ధమైన తెలుగు అంటే ఎంతో తెలియటం లేదు తద్వారా భాష మనకి ఉనికినికిలో భాగంగా కొనసాగుతుంది